నేను సహజంగా కారమ్స్ స్నేక్ అండ్ లాడర్స్ చెస్ మార్బుల్స్ వంటి ఆటలను ఆడుతాను అలాగే లూడో అనేది నలుగురు కలిసి ఆడుకోవడానికి బాగుంటుంది ఇది నాకు స్నేహితులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఆడుకోవడం ఇష్టం కారమ్స్ అనేది స్నేహితులతో ఆడడం నాకు ఇష్టకరంగా ఉంటుంది స్నేక్స్ అండ్ లాడర్స్ అనేది చిన్నపిల్లలు ఆడుకోవడానికి వారికి ఒక ఉత్సాహాన్ని రప్పిస్తుంది చెస్ చెస్ అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి ఆడుతారు దీనివలన జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది అలాగే మార్బుల్స్ అనేది చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇంకా మా ఊర్లో సహజంగా మేము క్రికెట్ టెన్నిస్ కబడ్డీ లాంటివి కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటాము ఇవి మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి